హలో చెప్పండి ఎ ఎస్ సార్ చెప్పండి

టూ టూ టూ టూ త్రీ డేస్లో ప్యాకీ అవుతుంది ఇరవై ఇరవై ఐదు వేలు అవుతుంది ఖర్చు ఫుడ్ అయితే అరైంజ్ చే అరైంజ్ చేస్తాం మేము ఫుడ్ మేము అరేంజ్ చేస్తాం కానీ ఇరవై ఇరవై ఐదు వేలు అయితే అవుతుంది ఖర్చు తక్కువ అంటే ఇక మనం మే ఒకసారి మరల ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను అంటే చెప్తాను కాని తగ్గేది ఉంటే పై వాళ్ళతో మాట్లాడి చెప్తాను బిర్లా బిర్లా బిర్లామందిర్ చూ బిర్లామందిర్ చూడవచ్చు కా బిర్లామందిర్ అవి అన్నీ మనకు ఏది జూ పార్క్ నెహ్రూ జువలాజికల్ పార్క్ చూసుకోవచ్చు గోల్కోండ కా గోల్కోండ ఫోర్ట్ కూడా చూసుకోవవచ్చు అట్లా ఇరవై ఐదు వేలు అట్లా మీకు వీలయితే రండి మీకు వీలయితే వస్తాను అంటే ఓకే ఇంకా ఎక్కువ మంది రప్పిస్తే తక్కువ కూడా చేస్తాం అట్టే మీది ఒక వెయ్యి ఒక పా వెయ్యి వెయ్యికి ఐదు వందలు తగ్గుతున్నాయి అట్లా ఏమి కూడా రెండు

అవును ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ